నాకు మొదట నచ్చని తరువాత బాగా నచ్చిన పుస్తకం ద హార్ట్ ఆఫ్ డార్క్నెస్ ఈ పుస్తకం జార్జ్ వోర్వెల్ రచించిన ఒక గంటసి నవల ఈ నవలలో యంగ్ మేజర్ జార్జ్ వోర్వెల్ ఒక అడవిలో ఒంటరిగా గడుపుతాడు అతను అక్కడ అనేక సంఘర్షణలను ఎదుర్కొంటాడు మరియు అతను తన సొంత మానవత్వం గురించి కూడా ప్రయత్నించుకుంటాడు నేను ఈ పుస్తకాన్ని మొదట చదివినప్పుడు నాకు కొంచెం బోరింగ్ అనిపించింది ఈ నవలలో చాలా డైలాగ్ ఉంది మరియు అది కొంచెం భావోద్వేకంగా ఉంది అయితే నేను ఈ పుస్తకాన్ని మళ్ళీ చదివినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది ఈ నవల యొక్క థీములు చాలా శక్తివంతమైనవి మరియు వోర్వల్ యొక్క రచనా శైలి చాలా ప్రభావితమైనది ఈ పుస్తకం నాకు బాగా నచ్చిన కొన్ని కారణాలు ఏంటంటే ఈ పుస్తకం మానవ స్వభావం యొక్క లోతైన అవగాహనను అందిస్తుంది వోర్వెల్ యంగ్ మేజర్ ఒక అనుభవాల ద్వారా మానవులు ఎలా స్వార్థపూరితంగా మరియు హింసాత్మకంగా ఉండగలరో చూపుతాడు ఈ పుస్తకం చాలా శక్తివంతమైన థీమ్లను అన్వేషిస్తుంది ఈ పుస్తకం స్వేచ్చ ఒంటరితనం మరియు అద్దం యొక్క థీమ్లను అన్వేషిస్తుంది వోర్వెల్ యొక్క రచనా శైలి చాలా ప్రభావితమైనది వోర్వెల్ చాలా స్పష్టమైన మరియు శక్తివంతమైన భాషను ఉపయోగించి ఈ నవలను రచించాడు అతని రచనలు మన మనసులో స్థిరంగా ఉంటాయి మొత్తానికి ద హార్ట్ ఆఫ్ డార్క్నెస్ అద్భుతమైన పుస్తకం ఇది మానవ స్వభావం యొక్క లోతైన అవగాహనను అందిస్తుంది మరియు చాలా శక్తివంతమైన థీమ్లను అన్వేషిస్తుంది నేను ఈ పుస్తకాన్ని చదవమని అందరికి ఫిర్యాదు చేస్తాను